మా ప్రాంతంలో రాజకీయ పార్టీలు నాయకులు ఉన్నారు శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అధ్యక్షులు ఉన్నారు వారు కార్యక్రమాలు పట్టినవి ఈ అంటే మహానాడు ఈ మధ్య జరిగింది తెలుగుదేశం పార్టీ తరపున ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఈ ఈ శ్రీకాకుళం జిల్లాలో పర్యటన ప్రారంభించడం జరిగింది ఒక పౌరుడిగా మేము ఎలా సలహా ఇస్తాము అంటే ప్రజలకు ఎటువంటి కష్టం కలుగకుండా జరిగేటటువంటి ప్రక్రియలో వారు ఏ విధంగా సహాయపడతారో వారికి మేము మంచి అవకాశాన్ని కల్పించి వారిని ఎంచుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది